మా ప్రాంతంలో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి మేము ఇచ్చే సూచనలు ఏంటంటే మంచినీరు

ఎందుకంటే మంచినీరు అవసరం నీళ్ళు అవసరం ఎక్కువ తరువాత చెత్త క్లీన్గా ఉండాలి అంటే చెత్త చెత్తలో వచ్చే వేస్ట్ చెత్తని తీసుకువెళ్ళాలి మస్కిటోస్నీ అవాయిడ్ చేయాలి తగ్గించాలి పొల్యూషన్ ఉండకూడదు ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉండకూడదు వెహికల్స్